నేను యోగ గురించి కొన్ని నెలలుగా తెలుసుకుంటున్నాను నేను యోగా చేయడం వల్ల సంతోషంగా ఉన్నాను నేను రోజుకు సుమారు మూప్పై నిమిషాలు యోగా చేస్తాను నేను సాధారణంగా ఉదయం లేదా సాయంత్రం యోగా చేస్తాను ఉదయం యోగా చేయడం నాకు శక్తిని ఇస్తుంది మరియు నా రోజును మంచి మనస్థిక మానసిక స్థితిలో ప్రారంభించడంలో నాకు సహాయపడుతుంది సాయంత్రం యోగా చేయడం నాకు ఒత్తిడిని తగ్గించడంలో మరియు నా రోజు యొక్క ఒత్తిడిని విడుదల చేయడంలో సహాయపడుతుంది నేను నా ఇంటి వద్ద లేదా స్నేహితులతో కలిసి యోగా చేస్తాను నా ఇంటి వద్ద యోగ చేయడం నాకు సౌకర్యంగా ఉంటుంది మరియు నాకు సమయం ఉన్నప్పుడు నేను దానిని చేయగలను నా స్నేహితులతో కలిసి యోగా చేయడం నాకు మరింత ప్రేరణను ఇస్తుంది మరియు నేను కొత్త యోగా భంగిమలను నేర్చుకోవడంలో నాకు సహాయపడుతుంది యోగా నాకు చాలా ప్రయోజనాలనే అందించింది ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది ఇది నాకు మరింత శక్తిని ఇచ్చింది నా స్థిరత్వాన్ని మెరుగుపరిచింది మరియు నాకు మరింత ప్రశాంతతను ఇచ్చింది నేను యోగాను కొనసాగించడానికి మరియు నా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడానికే నిశ్చయించుకున్నాను యోగ చేయడానికి కొన్ని ప్రయోజనాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ఏంటంటే శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యోగ శరీరంలోని అన్నీ కండరాలను బలోపేతం చేస్తుంది మరియు స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది ఇది మన శ్వాసను మెరుగుపరుస్తుంది మరియు మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యోగ మన మనసును శాంత పరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది ఇది మనకు మరింత ప్రశాంతత మరియు సంతృప్తిని ఇస్తుంది స్వీయ అవగాహనను మెరుగుపరుస్తుంది యోగ మనకు మన శరీరం మరియు మన మనసు గురించి మరింత తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది ఇది మనకు మన సొంత సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో మరియు మన లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది యోగ అనేది ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చే ఒక గొప్ప అభ్యాసం